రెండువేల పదిహేడులో గ్లామర్ బైక్ కొన్నాను హీరో గ్లామరు అది టూ వీక్స్ తర్వాత చాలా నెగటివ్గా ప్రాబ్లమ్ తీసుకు వచ్చింది బ్రేక్ ఫెయిల్ అవ్వటం ఇంజిన్ ఆయిల్ లీక్ అవ్వటం చాలా డ్యామేజ్ జరిగింది చాలా బాధాకరంగా ఉన్నింది సో దాని వల్ల బైక్ గ్లామర్ బైక్ చాలా నెగటివ్గా థింక్ చేసాము సో అందువల్ల మనము ఆ బైక్ కొనాలంటే మైలేజ్ ఫీచర్ కానీ అది ముందే తెలియకుండా ఆ బైక్ని వాడడం వల్ల చాలా ఇబ్బంది పడింది సో ఫైనాన్షియల్గా అది చాలా బైక్ డ్యామేజ్ అయ్యింది టైర్లు కానీ పోవటం కానీ రాలి పోవటం కానీ ఇది జరిగింది సో ఇంట్లో వాళ్ళ దగ్గర చాలా ఇబ్బందిగా ఉన్నింది సో దాని వల్ల మనము ఆ బైక్ ఫుల్గా డీటెయిల్స్ తెలియకుండా పర్చేజ్ చేయడం వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నింది అది బైక్లో ఉన్న స్పేర్ పార్ట్సు కొన్ని చోట్ల దొరకకుండా పోయింది ఇప్పుడు కూడా చిన్న చిన్న మెటీరియల్ దగ్గర దొరకకుండా పోయింది ఎన్నో చోట్ల తిరిగాను ఒక చిన్న మెటీరియల్కి అది చాలా షాప్లు అయితే తిరిగాను దానికి దొరకకుండా పోయింది చాలా బాధాకరంగా ఉన్నింది అండ్ హీరో గ్లామర్లో ఇప్పటికి రెండు వేల పదిహేడులో బ్యాడ్ అయిపొయింది కొత్త ఫీచర్లో వచ్చింది సో దాని వల్ల అనేక రకాల ఇబ్బందులు పడ్డాను దీంట్లో చిన్న పైపు వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉన్నింది ఆన్లైన్ బుక్ చేస్తే కూడా వేరే చేంజెస్ వచ్చింది ఇప్పుడికి ఆ పైపు దొరకకుండా ఉంది షాపుల దగ్గర ఆర్డర్ పెడతాం వస్తుంది అని చెప్తున్నారు కానీ ఇంకా రాలేదు సో అందువల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉన్నింది ఇప్పుడు గ్లామర్ బైక్ ఇప్పుడు కొనాలన్నా బైక్ ఏదన్నా కొనాలన్నా ఫీచరు ఒకసారి చూసుకొని ఇంక మీదట ఏ ప్రాబ్లెమ్ రాకుండా చూసుకోవచ్చు సో అది నా బైక్ వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నింది చిన్న చిన్న డ్యామేజ్ల్లో షాపుల్లో అడిగితే మెటీరియల్ దొరకకుండా పోయింది దొరకకుండా సో అందువల్ల నాకు చాలా ఆఫీస్కి పోవటం రావటం ఈ బైక్ లేకుండా ఇబ్బంది పడింది వేరే బైక్ని తీసుకొని వెళ్ళాను సో ఆ బైక్ ఇంక మీదట ఏదన్నా పైపులు దొరకకుండా అది చిన్న చిన్న మెటీరియల్లు చిన్న చిన్న మెటీరియల్ లేకుండా చాలా ఇబ్బందిగా ఉన్నింది సో షోరూంకి వెళితే లేదు ఆర్డర్ పెడతాం వస్తుంది అని చెప్తారు సో అందువల్ల పైప్లు కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ బ్రేక్ టైర్ కానీ లైట్సు డూమ్స్ ఇండికేటర్లు షా అది షోరూంలో లేదు దొరకదు అంటున్నారు సో అందువల్ల అది బైక్లు గ్లామర్ బైక్లు అది ఏదన్నా డ్యామేజ్ అయినా అది వెంటనే మార్చాలని షా షోరూంకి వెళ్తే వెయిట్ చేయాలి ఆర్డర్ పెడతాము అంటున్నారు సో అందువల్ల రెండువేల పదిహేడు కొన్న బైక్ గ్లామర్ ఇప్పటివరకి నాకు ఆ పైపు ఎయిర్ పైపు దొరకకుండా పోయింది సో ఇంజిన్ పైపు ఎయిర్ అది ఇంతవరకి నేను షాప్కి తిరుగుతున్నాను అది ఇంకా దొరకకుండా పోయింది సో ఇప్పుడు ఆన్లైన్ పెట్టి ఉన్నాను ఈ చిన్న పైపే ఇంత పెద్ద బైక్ కొని తొమ్మిది ఏళ్లకి చిన్న పైప్ పైప్ దొరకకుండా పోయింది చాలా బాధాకరంగా ఉంది సో దాని వల్ల